కుమార్ కటింగ్ షాపా అన్న అరే రేపు కటింగ్ చేపించుకునేది ఉంది షాప్ ఎన్ని గంటలకు తెరుస్తారు అన్న అరే నాకు రేపు ఎన్సీసీ ఫాలిన్ ఉంది అన్న బస్ కటింగ్ చేపించుకోవాలి అట్లనే బ్లీచింగు వేయించుకోవాలి

ఎంత అవుతుంది అన్న దానికి

అరే మూడు వందల యాభై ఎట్లా అన్న నువ్వు చూసి చెప్పు అన్న ఇక నేను వస్తా ఇగ రేపు ఏమి లేదు ముందుగా చేయించుకొని వెళ్ళిపోవాలి మళ్ళా గట్ల అంటే మళ్ళా నీకాడ ఇబ్బంది పెట్టద్దు అని ఇప్పుడే ఫోను చేసిన నేను

అదే ఇట్లా బస్ కటింగ్ మన వాళ్ళు ఎట్ల చెప్పిర్రు అంటే మిలిటరీ కటింగ్ తెలుసు కదా అన్న బస్ లెక్క రావాలి కానీ మిలిటరీ బస్ ఈ రెండు కలిపి రావాలి అన్నట్టు ఇక అదే ఇక దానికి అది కూడా వేసుకోవాలి ఇక అట్లా చూడన్న ఇక

ఇప్పుడు క అదే అన్న అవును మొన్న షాప్ కాడ వాళ్ళు ఎవరో వచ్చిర్రు అంట కదా అవును అదే నేను వాళ్ళు నాకు నెంబర్ వాళ్లు ఇచ్చిండే అట్లని ఫోన్ చేసిన నేను ఇగ అరే కు కుమార్ కటింగ్ షాపులో మంచిగా చేస్తుర్రు అంట అనంటే అట్లని ఫోన్ చేసిన నేను అరే నేను నేను వేరే వాళ్ళకి చేయన అన్న మళ్ళీ నువ్వు మంచిగా తక్కువకి చేస్తున్నావు అనే కదా నీకు చేసిన వేరే వాళ్ళకి చేస్తుండే కదా లేకుంటే అదే మళ్ళా రేపు పొద్దుగాల నాకు కాలేజ్కి పోయేది ఉంటుంది గట్ల అని మళ్ళా జల్దీ వెళ్ళిపోవాలి కదా

సరే సరే అన్న షాప్ అయితే తెరుస్తారుగా అన్న పొద్దుగాల అదే గట్లా అనే ఫోన్ చేసినాం సరేనా అన్న మళ్ళా పొద్దుగాల వస్తా రేపు సరే అన్న సరే అన్న